నాకు ఆన్లైన్లో నేను ఒ పర్పుల్ కలర్ డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను నాకు అది వచ్చి థర్టీన్ హండ్రెడ్ పడింది నాకు అది చాలా బాగా సెట్ అయింది నేను బై మిస్టేక్ నేను ఒక వేరేది పెట్టబోయి పర్పుల్ కలర్ది పెట్టాను డ్రెస్సు అది క్యాన్సెల్ చేయడానికి అవ్వదు అయినా సరే అసలు వచ్చింది కదా చూద్దాము అసలు ఎలా ఉంటుందో ఏంటో అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ అని ఆలోచించాను కాని డ్రస్సు క్వాలిటీ క్లాతు కలరు సేమ్ ఆ ఫొటోలో ఎలా చుపించారో అలాగే వచ్చింది నాకు అయితే చాలా చాలా చాలా చాలా నచ్చింది అసలు ఆ ప్రోడక్ట్ అయితే నేను దాన్ని వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఆ అంటే మనం ఖర్చుపెట్టిన దానికి ఒక మంచి ప్రోడక్ట్ని నేను కొన్నాను నేను అది మీషోలో తీసుకున్నాను దాని ఐడీ కూడా నాకు తెలుసు నేను అయితే ఖచ్చితంగా ఎవరన్నా ఏదన్నా డ్రెస్ కొనాలి ఆ పర్పుల్ కలర్లో డ్రెస్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ డ్రెస్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కాలర్ షేప్ అవ్వచ్చు హ్యాండ్స్ అవ్వచ్చు చున్నీ క్వాలిటీ కావచ్చు నేను దాన్ని వాష్ కూడా చేసాను కలర్ కూడా పొవట్లేదు చాలా బాగుంది